హలో హరి బాగున్నాను నువ్వు బాగున్నావా

బిజినెస్ బాగుంది రేపు నేను యూఏస్ఏ వెళ్ళ వెళ్ళాలని అనుకుంటున్నాను హైదరాబాదులోనే ఎయిర్పోర్టు దా కలిసి వెళ్ళ వచ్చు అవును బాగుంటుంది అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అక్కడ కార్ కార్ పార్క్ అవునవును కార్ పార్కింగ్ బాగుంటుంది ఫుడ్ ఐటమ్ బాగుంటుంది తక్కువగానే ఉంటుంది

అవునవును ఇప్పుడు అవును నేను కూడా విన్నాను ఒక మెయిన్ సిటీ అది అవునవును అక్కడ అక్కడ నుంచి ఏ కంట్రీకి అయినా ఫ్లైట్స్ వెళ్తాయి అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఇబ్బంది లేదు తక్కువగానే పడుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు ఏ రోజు ప్లాన్ చేసుకున్నావంటే మనము ఆ రోజె వెళదాము ఇద్దరం కలిసి పోయినట్టు ఉంటుంది పిలుద్దాం వస్తారు ఆ ఎయిర్పోర్ట్ అనేది ఫేమస్ అన్నిటికీ బాగుంటుంది అన్ని బాగుంటుంది

ఏ స్కాం జరగదు ఆక్చువలి ఎప్పుడో సెఫ్టిగా తీసుకుని పోవచ్చు బాగుంది లగేజ్ కూడా సేఫ్టీగా తీసుకుని పోవచ్చు సేఫ్టీగా తీసుకుని రావచ్చు బాగానే ఉంటుంది అన్ని

అవును కరెక్ట్ అదే అది ఏమి ప్లాన్ చేసుకో ఒకరోజు కలిసి వెళదాము అవునా

బాగు బాగా చేశావు ఓకే ఓకే వెరీ గుడ్ కాబట్టి నేను కూడా నేను కూడా అదే ఎంచుకుంటాను హైదరాబాదే బెస్ట్ అక్కడ నుంచి నేను కూడా బయలుదేరి ఓకే మరీ కలుద్దాం ఒకరోజు కలుద్దాం